ఇదివరకు పశువులు మేయటానికి పచ్చిక బయళ్ళు ఉండేవండి వాటిని కాసేపు వదిలేస్తే శుభ్రంగా పచ్చగడ్డిని మేసి వచ్చేవి ఇప్పుడెక్కడండీ ఎక్కడన్న పచ్చిగడ్డి కనిపిస్తుందా చెప్పండి ఎక్కడా ఎక్కడా లేదండి ఎక్కడకక్కడ ఇల్లులు తయారయిపోయినియ్యి పిల్లలాడుకోవటానికి గ్రౌండ్లు తయారయిపోయినియి వర్షం పడినా కూడా పచ్చగడ్డి మొలవని ప ప్లేసులున్నాయండి ఈ వీ పచ్చగడ్డీ కనిపించటంలేదు గానండి ఎక్కడ చూస్తే అక్కడ ప్లాస్టిక్ కవర్లు చెత్తా చెదారాలుతో నిండిపోతుందండి పాపం ఈ పశువులేమో గడ్డి కోసమనెళ్ళి వాటితో పాటు ఆ ప్లాస్టిక్ సంచులు కూడా తినేస్తున్నయి అవి తింటం వల్ల వాటికి కడుపులో అవి అరగక ఎన్నో పశువులు చచ్చిపోతున్నాయండి పాపం ఇలాంటివి ఎన్నో కూడా మనం న్యూసుల్లో అది చూస్తున్నాం కానీ మనలో ఏ మాత్రం మార్పు రావట్లేదండి పాపం అవి సరైన ఆహారం లేక పాలవి సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల కూడా వీళ్ళు పాలెక్కువ ఉత్పత్తి చేయటం కోసం హార్మోన్ ఇంజక్షన్లవి కూడా ఇచ్చేస్నారండి పశువులపై మాత్రం ప్లాస్టిక్ వ్యర్థాలు బెడద మాత్రం పశువులపై బాగా పడుతుందండి ఎందుకంటే ఆ ప్లాస్టిక్ సంచులు తినేసి పశువులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఎక్కడా పచ్చిక బయళ్ళనేవే లేవండి కనీసం అందరం తలుచుకుని మొక్కలిని పెంచుదాం వర్షం నీరు భూమిలోకి ఇంకేలా చేద్దాము ఎక్కడైనా పచ్చగడ్డి మొలిస్తే కొంచెం పశువులకి మేతకన్నా దొరుకుతుందండి